నేను అలా పరుగెడుతున్నప్పుడు కాలు బెణికి పడిపోయాను అప్పుడు నా బాధ వర్ణనాతీతం ఆ భాధ తట్టుకోలేక కింద పడిపోతే నాతో తోటి ప్రయాణికులు అంటే తోటిగా నాతో తోటిగా పాల్గొన్న వ్యక్తులు వచ్చి కాసేపు ఆ కాలుని నొక్కి కొంచెం సరిచేశారు నేను అది చాలా దెబ్బతిన్నట్లుగా బాధపడ్డాను నాకెప్పుడూ అలా జరగలేదు నేనెప్పుడూ మంచి బూట్లనే వాడేవాడిని కానీ ఆ రోజు నా బూట్లు కరెక్ట్గా నాకు సహకరించలేదు నేను ఎంత ప్రయత్నించినా నా కాలు కరెక్ట్గా పడకుండా ఒక రాయి వలన కొంచెం వాలి ఇలా కింద పడిపోయాను దానివల్ల నాకాలు బెణకింది తరువాత హాస్పిటల్లో చేరాను ఆయన కాలు బెనికిందమ్మా అని మందులు రాశారు అం అదే నేను పరిగటన అప్పుడు జరిగిన పెద్ద విషయం నాకు ఇంకెప్పుడూ అలా జరగలేదు నేను చాలా మ్యారథాన్లో పాల్గొన్నాను మా ఇంటిదగ్గర మా పిల్లలందరూ కలిసి ఒక సంఘం ఉంటుంది ఆ సంగం వారు ఎప్పుడూ ఒక మూడు నెల్ల వ్యవధిలో మ్యారథాన్లు పెడతారు నేను చాలా మ్యారథాన్లో గెలిచాను కూడా ఇదివరకూ అందుకే నేను అలా ఓడిపోయినప్పటి నుండి తర్వాత నుంచి మంచి మంచి బూట్లకి ప్రాధాన్యత ఇస్తున్నాను ఇంకా ఈ సారి అలాగే రెండవసారి మ్యారథాన్లో నేను పాల్గొన్నప్పుడు నేను మంచి బూట్లు వేసుకోవడం వల్ల ఈ సారి మంచిగా గెలవగలిగాను అప్పుడు నాకు అర్ధమైంది అప్పుడు మ్యారథాన్ ఓడిపోయింది నా బూట్ల వల్లే అవి సరింగా లేకపోవడం వల్లే అని బాధపడ్డాను అందుకే మనం పరిగెట్టేటప్పుడు మన బూట్లని మంచిగా మంచి క్వాలిటీ ఉన్నవి చూసి కొనుక్కోవాలి ఒకవేళ కాలు బెణికితే మనకి చాలా కష్టమవుతుంది నేను క్రితం జరిగిన మ్యారథాన్లో అలా పడిపోయినప్పుడు నేను కోలుకోవడానికి ఇంచు మించు ఒక నాలుగు రోజులు పట్టింది ఆ నాలుగు రోజులు నేను పరిగెట్టలేకపోయాను నేను రోజూ మ్యారథాన్కని వా ఒక ఐదు కిలోమీటర్లు పరుగెడతాను ఆగకుండా అలాంటిది ఆ నాలుగు రోజులు నాకు ఎంత పరిగెట్టాలని ఉన్నా పరిగెట్టలేకపొయాను ఇది నన్ను చాలా బాధ పెట్టింది అందుకే నేను పరుగెట్టేటప్పుడు చాలా జాగ్రత్త వహించి పరిగెట్టాలని చెప్తాను